జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ డబ్బు కన్నా విలువ ఇవ్వాల్సింది మానవత్వానికి బంధాలకు ఆప్యాయతలకు ప్రేమలకు ఈ బంధాలకు ఆప్యాయతలకు ప్రేమలకు విలువ లేకుండా చేసింది డబ్బు డబ్బు అనే అహంకారం కళ్ళకు కనబడింది అంటే మనిషికి మనిషికి దూరం పెరుగుతుంది సొంత అన్నా తమ్ముడైన డబ్బు వల్ల విడిపోవాల్సిందే కానీ అన్నదమ్ములు ఆయన అక్క చెల్లెలు వారికి అర్థం కానిది ఏందంటే వారు ఆపదలో ఉన్నప్పుడు వారు నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన తోడబుట్టిన వాడైన తన తోడబుట్టినదైనా లేదా వారి కన్నవాళ్ళైనా వారితో ఉన్నవాళ్ళైనా వాళ్ళే వస్తారు కావున మీరు దాని గమనించాలి డబ్బు ప్రాముఖ్యత కాదు మనుషుల ప్రాముఖ్యత పెంచుకోవాలి డబ్బుంటే అన్ని అయితాయి అనుకోవడం బ్రహ్మ డబ్బుతో ఏది జరగదు నీకు మనిషితో మంచి మాట లేదు అంటే నీకు వేల వందల కోట్లు ఉన్నా కూడా నువ్వేం చేయలేవు ఎగ్జాంపుల్ ఫర్ దట్ రాజ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర వందల కోట్ల వేలకోట్ల డబ్బు ఉంది కానీ వారు చనిపోయినప్పుడు వారిని వెతికి దొరకబడటం కోసం ఆయన నమ్ముకున్న వారి యొక్క కార్యకర్తలు వచ్చి నల్లమల ఫారెస్ట్లో రాత్రి అంతా వెతికారు అలాంటి ప్రేమ ఆప్యాయతలు పెంచుకోవాలి అలాంటి ఆప్యాయత అలాంటి ప్రేమ మనుషుల మధ్యన ఉండాలి డబ్బు సెకండరీ జీవితంలో నా వరకు ఎక్కువ విలువైనది బంధాలు అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు మాత్రమే మన కోసం మనవాళ్ళే వస్తారు వేరే ఎవరు రారు అదొక్కటి గుర్తుపెట్టుకోండి